మానవుడు జీవించడానికి ఆహారం కావాలి అలాంటి ఆహారాన్ని తయారు చేసేది రైతు పండించేది రైతు ఒక్కడు ఆ రైతు కష్టపడి పండిస్తే మనకి అందరికీ ఆహారం దొరుకుతుంది మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఇతర యంత్రాంగాలు మరియు చాలా ఉన్నాయి మా ఊళ్ళో ఇలాంటివి చాలా ఉన్నాయి వ్యవసాయ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి మా ఇళ్ళలో రైతులు ఉన్నారు మా నాన్నగారు రైతు మా తాతగారు రైతు ఇలాంటి పరిశ్రమ సేవలు ఎన్నో అందిస్తున్నారు మా చుట్టాలు స్వయం ఉపాధి మాది వ్యవసాయం కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే కాకినాడ అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందిన జిల్లా కనుక ఇక్కడ రైతులు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి తయారీ యంత్రాంగాలు మరియు ఇతర వ్యవస్థకు సంబంధించిన యంత్రాంగాలు ఎన్నో ఉన్నాయి